ఏంటి వదిన గారు ఏం కర్రీ తెచ్చాము లెండి అందుకే ఇంకా అయ్యే పిల్లలు పెట్టుకో భోజనాలు పెట్టుకోవడం క్యారేజీలు పెట్టుకోవాలి ఇవే సరిపోతున్నాయండి మాకు ఆ చెయ్యి ఇది మరి చాలా బాగుందండి బాబు అనకూడదు కానీ మా నాకు పడ్డదండి కాపు నేస్తం డబ్బులు మీకు పడ్డాయా ఏంటి కాపు నేస్తం అవునులే అవును ఇంకా రాలేదేమో కదా అని ఇంకా అనుకుంటున్నాం మీ అన్నయ్య గారు అంటున్నారు రాలేదమ్మా చూడు మా చెల్లికి వచ్చిందా లేదా అని అడిగాడు నాకు మొన్న

పోనీలెండి ఇదిగోండి మీ మీ మేనకోడలు శిరీష కూడా మీ మేనకోడలు శిరీష కూడా పడింది అవునండి అవును ఇంకా ఆ బాగానే చేస్తున్నారండి ఇల్లు ఎందుకంటే మొన్న కూడా కొంచెం ఇల్లు ఇల్లు విషయంలో కూడా మొన్న మాట్లాడానండి మాట్లాడితేనే మా ఇంటికి వస్తుంది కదా మా పనిమనిషి ఆవిడకి ఆవిడకి ఇల్లు వచ్చింది బాగా ఇల్లు కూడా కట్టుకుంటున్నారండి ఇల్లు కూడా కట్టుకుంటున్నారు వాళ్ళు అవునండి అవునవును అంతేలే సరే అండి చెప్పండి ఆ అన్ని చేస్తున్నారండి బాగుందండి చెప్పకపోవడమే ఆ జగన్ రావడం జగనన్న రావడం డ్వాక్రా లోన్లన్ని కొట్టించారు కదండీ మీరు మీకు తెలీదా ఆ కొట్టిచ్చారా మాకు సర్లెండి పోనీలెండి బాబు ఈ వస్తున్న సంవత్సరంలో కూడా జగనన్న వస్తే మళ్ళీ బాగుంటుంది మనకి